మంచి నీరు మంచి నీళ్ళు వస్తాయి వస్తాయి అని అప్పుడేమో ఫ్రీ పంపు అని వేశారు వేశారు కొంతమందికి కొంతమందికి వెయ్యలేదు కొంతమందికి వెయ్యలేదంటే సరే మేము డబ్బులు పెట్టి వేయించుకున్నాం వేయించుకున్నాక కూడా బిల్లు లేదు ఏం లేదు ఫ్రీ నీళ్ళని అన్నారు అన్న తర్వాత కూడా మళ్ళీ కొన్ని రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిన తర్వాత దానికి ఏం చేశారు అంటే మీటర్లు పెడతాము మీటర్ మీద ఇట్ల బిల్లు ఎంత కాలుస్తే అంత ఎంత వాటరు ఖర్చు చేస్తే అంత బిల్లు కట్టాలని చెప్పి ఒక మాట అన్నారు సరే అట్లయితే అట్లనే అనుకున్నాం అట్లయినంక మీటరు బిల్లు లేదు ఏది లేదు కొన్ని ఒక రెండు సంవత్సరాలు వరకు మాకు నీళ్ళే రాలేదు అరే నీళ్ళు రాకుంటే రాకపోయే మరి వేరే అయినా చేయొచ్చు కదా అని చెప్పి అడుగుదామనుకునే వరకు ఏమిటి ఖతం ఇప్పుడు బిల్లు కట్టాలి బిల్లు కట్టాలి అంటున్నారు ఆ మీటరు తీసేశారు అవి తీసేశారు బిల్లు కట్టాలి అని అంటున్నారు సరే అని బిల్లు కట్టము అనుకుంటే ఫ్రీ అవుతుందేమో అనుకుంటే అట్ల కాలేదు సరే మరీ ఇప్పుడు బిల్లు కడదామని రెండు మూడు సార్లు కట్టినాం కట్టినా కూడా వాటికీ స్లిప్లయితే ఇవ్వలేదు వాళ్ళు మరీ ఇవ్వకుండా మళ్ళీ మీరు బిల్లు కడతలేరు అని చెప్పి మా మీద గోడవకు వస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ మరి అది ఎవరిని అడగాలి మేము ఆన్లైన్లో చేద్దామంటే దానికీ లేదు మరీ ఇంటి దగ్గర కడదామంటే ఇట్ల ఇట్లా కట్టడానికి స్లిప్ ఇస్తలేరు మరి ఎట్ల అన్నట్టు ఏమిటి అది అయితే దాని గురించి మరి ఎవరిని అడగాలి ఆ పధ్ధతి ఎట్ల అన్నట్టు మరి నీళ్ళు లేకుంటేనా వెల్లదు ఇప్పుడు దేనికయినా నీళ్ళే కదా సార్ అవసరం దాని గురించని ఎట్ల చేయడం ఏం కథ మీరు కొంచెం దాన్ని ఎంక్వయిరీ చేసి మాకు ఏ పద్దతిలో చేస్తే మంచిదనేది చెప్పండి